సాంకేతిక గురించి నేర్చుకోవడం అనేది ఒక ప్రాధాన్యంగా ఉండాలని చెప్పుకోవడం మరి వారి మధ్యలో మంచి సంబంధం ఉండవారికి ఆసక్తిన్చ్ ఆసక్తి పరిచయం చేయవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం సాంకేతికాన్ని చిన్నప్పటి నుంచే నేర్చుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మనకు బీటెక్ వచ్చాకా సబ్జెక్టులు ఉన్నాయి కాని చిన్నప్పటినుంచి మనకు సబ్జెక్ట్ ఎలా అంటే సోషల్ ఎలా అంటే మన పురాతనలు గురించి తెలుసుకోవాలి అని తెలుసుకున్న సబ్జెక్టు ఉంది ఎలాంటిది సాంకేతికం మీద అంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని గుడి నేర్చుకోవడం గుడా అందరికి ఒక ప్రాథమిక సబ్జెక్టుగా ఉండాలని నమ్ముతున్నారా అవును నేను నమ్ముతున్నా ఎందుకంటే చిన్నప్పటినుంచి మనం ఎలా నేర్చుకుంటాం మన ఫ్యూచర్ మన భవిష్యత్తు ఎలా ఉంటది సాంకేతికమైనది మన విజ్ఞానం ఏంటి మన టెక్నాలజీ ఏంటి అవన్నీ నేర్చుకుంటే చాలా బెస్ట్ అని నా అభిప్రాయం ఎలా అంటే ఇప్పుడు మనకు తెలిసిందే ఏంటంటే పొడవు పుస్తకాల్లో కూడా నేర్చుకోవడం అలా అలానే బయట నేర్చుకోవడం రెండిట్లో నేర్చుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఎలా అంటే మన సాంకేతికాల గురించి పుస్తకాల్లో నేర్చుకోవడం దాన్ని బయట రియల్గా చూడండి ఇలా రెండు చేస్తే మనకు కూడా ఎంతో అంతో జ్ఞానం వస్తుంది సాంకేతికలపైన నా అభిప్రాయం ప్రకారం నాకు ప్రాథమిక సబ్జెక్టుగా సాంకేతికం ఉండడం ఒక మంచి సబ్జెక్ట్ ఒక మంచి ఆసక్తి